హలో హలో మ్యాడమ్ చెప్పండి నమస్తే అండీ అవునండి ఆర్కె డైరీ ఫార్మ్స్ అండి ఓకే ఓకే చార్ట్స్ అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలండి డైలీ మీకు ఎంత ఒక క్వాంటిటీ కావాలని ఉంటుంది ఓకే

ఓకే అండి

మేము మీకు ఫస్ట్లో తీసుకుంటే మేము హోల్సేల్ ప్రైస్కే ఇస్తామండి మా దగ్గర అంత ఆర్గానిక్ ఫార్మింగే ఉంటుంది పాలు పెరుగు నెయ్యి పన్నీర్ కోవా ఇలాంటివన్నీ ప్రోడక్ట్లు డైరీ ప్రోడక్ట్లన్ని మా దగ్గర దొరుకుతాయి అది అన్నీ బల్క్లో తీసుకుంటే అన్నీ హోల్సేల్ ప్రైస్కే ఇస్తాం మేము ఓకే

ఓకే అవునండి విజయవాడలోనే

మాదేనండి మీకు పన్నీర్ గానీ కోవా గానీ బల్క్లో కావాలంటే మాకు ఒక రోజు ముందు ఇన్ఫాం చేయాలి

ఓకే అండి తప్పకుండా విజిట్ చేయండి ఓకే త్యాంక్ యూ